జానపద నృత్యాలు మనిషికి చాలా ఉల్లాసాన్ని ఉత్సాహాన్ని కలిగిస్తాయి అండి చెవులకు ఇంపుగా ఉంటుంది బాలీవుడ్ నృత్యాలు మనకు అంతగా పరిచయం లేనివి అండి అలాగే మరి శాస్త్రీయ నృత్యాలు అయితే ఎంతో గౌరవప్రదంగా మనిషికి అహ్లాదంగా మర్యాదగా శాస్త్రీయ నృత్యాలు ఉంటాయి అండి తిలకించడానికి కూడా చాలా గౌరవప్రదంగా ఉంది శాస్త్రీయ నృత్యము